ఆ చెప్పండి మీరు చేయవలసినవా మీరు చెయ్యాల్సినవి అంటే బానే ఆ అందరు బాగానే చెప్తున్నారు కానీ మాకు ఇక్కడా ఎలక్ట్రానిక్ సంబంధించింది ల్యాబ్ లో ఎలక్ట్రానిక్ కు సంబంధించిన అవి వస్తువులు సరిగ్గా పనిచేయట్లేదు అండ్ బెంచెస్ అవికూడా సరిగ్గా లేవు ఎడ్యుకేషన్ అంతగా బాగాలేదని ఏం చెప్పలేము అంతగా ఏమీ కాదు బా అంటే బాగుంది మరీ అంత బాగాలేదని ఎవరు చెప్పారు మీకు సర్దేయండి మీకు లేదు బాగానే ఉంది స్టడీ లో బాగానే ఉంది ఓ స్టడీ అంతా బాగానే ఉంది మరి మీకు ఎవరు చెప్పారో స్టూడెంట్స్ ఏ చెప్పారా మీకు అలా అని మీకు వాళ్ళే చెప్పారా ఓకే సరే పెడతాం సరే చెప్తా

సరే సరే ఆ ఓకే సరే తీసుకుంటాం సరే